నాకు ఇష్టమైన వంటకం ఏమిటంటే ధమ్ బిర్యానీ ధమ్ బిర్యానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నీ వంటకాల కన్నా ధమ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అలాగే చికెన్ ఫ్రై అది కూడా చాలా ఇష్టం నాన్ వెజ్లో చికెన్ ఫ్రై ధమ్ బిర్యానీ ఫిష్ ఫ్రై ప్రాన్స్ కర్రీ మొగలాయి కర్రీ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా వెజ్ కర్రీలో వస్తే పొటాటో ఫ్రై దొండకాయ ఇంకా పులిహోర ఇంకా జీరా రైస్ అనేవి నాకు చాలా ఇష్టం